ఈ ఇవ్వాళ నేను జొమాటో జొమాటోలో ఓ పీకాక్ రెస్టారెంట్లో ఒక ఫుడ్డు బిర్యానికి బిర్యాని ఆర్డర్ చేసినా అయితే డెలివరీ నాకు బయట కొంచెం వర్క్ ఉండటం వల్ల నేను డెలివరీ తొందరగా వస్తుందని ఎక్సపెక్ట్ చేసినా కాకపోతే నేను అనుకున్న టైంలోపు డెలివరీ అబ్బాయి రాకపోవడంతో నేను డెలివరీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి బయట వర్క్ ఉందని నేను ఫుడ్ క్యాన్సిల్ చేద్దామని అని అనుకున్నాను బిర్యాని అయితే క్యాన్సల్ చేసి జొమాటో యాప్లో ఫుడ్ డెలివరీ క్యాన్సిల్ చేసిన